హలో గుడ్ ఈవెనింగ్ సార్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ లిటిల్ రోజ్ ఇంగ్లీష్ మీడియమ్ హై స్కూల్లో ప్రిన్సిపల్ సారా సార్ మా నాకు ఒక బాబు ఒక పాప సార్ బాబు సెకండ్ క్లాసు న్యూ అడ్మిషన్ సార్ పాప ఎల్కేజి అందుకే ఫోన్ చేసాము పాప ఎల్కేజీ బాబుకి ఫీజు ఎంత అవుతుంది మొత్తం పర్ ఇయర్ సెకండ్ క్లాస్ సార్ వాడు ఎల్కేజీ అవును సార్

చెప్పండి

కెరియర్ మా పిల్లలకి బాగుంటుందా మీకు బాగుంటుందా సార్ ఓకే

పదిహేను వేలు అబ్బాయి ఇరవై ఐదు వేలు అంటే బుక్స్ యూనిఫామ్ మొత్తం మీవ వ్యాను వ్యాన్

మీదే మేము పిక్ చేసుకోవాలి సరే సార్

సరే సార్ టై బ్యాడ్జ్ బెల్టు సరే ఐడి కార్డు కూడా ఇస్తారు కదా సార్ ఫీజు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది మరి ఇరవై ఐదు వేలు సెకండ్ క్లాస్ పిల్లాడికి వాడికి ఇరవై ఐదు వేలు అంటే మళ్ళీ వ్యాన్ ఫీజు కూడా మేము కట్టుకోవాలి కదా సార్ మాది పక్కన విలేజూ చిత్తూరు క పక్కన విలే కాబట్టి విలేజ్ దాసరా పల్లి సార్ అవును సార్ చిత్తూరు నుంచి చిత్తూరు నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ సార్ తూగుండ్రం అదే సార్ ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి కాబట్టి పిల్లాడికి ఇవ్ ఇస్తాము అమ్మాయికి కొద్దిగా డిస్కౌంట్ ఒక టూ థౌజండ్ అయినా తగ్గించుకోండి సార్ ఇద్దరినీ చేరుస్తున్నాము కదా

చెప్పండి ఓకే సరే సరే సార్

అలా అయితే సరే సార్ ఓకే సార్ అడ్మిషన్స్కి ఎప్పుడు తీ అడ్మిషన్స్కి ముందుగా వచ్చి చూసుకొని మళ్ళీ పిల్లల్ని జాయిన్ చేస్తాము సార్ మండే సార్ రేపు వస్తాము సార్ సరే సరే

సరే సార్ ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఒక స్కూల్లో చదివాడు అందుకే ఒకసారి చిత్తూరుకి పంపిద్దాము బెట్టర్ ఎడ్యుకేషన్కి అని అనుకుంటున్నాము చెప్తాం అయ్యో సార్ ఖచ్చితంగా చెప్తాము సార్ ఖచ్చితంగా చెప్ సరే సార్ సరే సార్ ధన్యవాదములు సార్